మాకు దగ్గరలో ఆ బీచ్ దగ్గర ఉంటుంది అండి ఆర్కే బీచు ఆ బీచ్ దగ్గరకి ఎక్కువ మంది పర్యాటకులు సమ్మర్ సీజన్లో వస్తుంటారు సమ్మర్ సీసన్లో అనేది అది చాలా వెకేషన్కి చాలా బాగుంటుంది ఎందుకంటే సమ్మర్ సీజన్లో మా ఆంధ్రలో చాలా దగ్గర వరకు నలభై డిగ్రీ వరకు నలబై డిగ్రీస్ ఈజీగా క్రాస్ చేస్తుంది అలాంటి సమయంలో అక్కడ నివసించే ప్రజలు కానీ పర్యాటకులు కానీ ఉపశమనం కోసం అక్కడికి బీచ్కి సందర్శిస్తుంటారు బీచ్లో అన్నీఫెసిలిటీస్ ఉంటాయి గేమ్స్ ఆడుకునే దానికి స్నానానికి అన్నింటికి అవైలబిలిటీ కలిపిస్తుంది ఆంధ్రా గవర్నమెంటు మా బీచు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఉన్న క్లైమేట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఎంత బాగుంటాఉయి అంటే అక్కడే చాలా టైం స్పెండ్ చేసినా బాగుండు అనిపిస్తుంది